హలో అవునండి చెప్పండి మ్యాడమ్

ఓకే మ్యాడమ్ మీరు చెప్పింది నోట్ చేసుకుంటాను మీరు చెప్పిన విధంగానే అనకాపల్లిలో గాయిత్రి ప్రొడక్షన్ ఉత్పత్తి నెంబర్ వన్లో ఉంచడానికి అందుకు కావలసినటువంటి అవకాశాలు అన్నింటిని ఓకే మ్యాడమ్ అందుకు కావలసినటువంటి అన్నింటిని ఓకే మ్యాడమ్ మీరు చెప్పినవి అన్నీ ఫైల్లో నోట్ చేసుకుని అందుకు తగ్గ చర్యలు ఇప్పుడు తీ ఇమీడియట్గా తీసుకుంటాను మ్యాడమ్ మీ ఆర్డర్స్ని ఫాలో అవుతాం మ్యాడమ్ థ్యాంక్స్